హలో అదే చెప్పండి ఆయ్ అదే సైకిలు సైకిల్ కావాలండి మా అబ్బాయికి సైకిల్ కొందామని వచ్చానండి ఆయ్ ఏ మోడల్ ఎలా ఉంటుంది ఆయ్

అవునండి ఆయ్ ఇప్పుడు ఏది మోడల్ వెళ్తుందండి ఏ మోడల్ బాగుంటుంది ఆన్లైన్ లో బుక్ చేస్తారా అండి ఇదెంతండి ఇదెంతండి ఈ కలర్ ఎంత ఈ సైకిల్ మోడల్ ఎంతండి కాస్ట్ ఏ సైకిల్ ఏ మోడల్ ఎంత రేటండి ఈ మోడల్ ఎంతండి అవునండి లైట్ లు అవి వస్తాయండి దీనికి ఇంకేం బాగుంటే సాంగ్సు సాంగ్స్ కూడా వస్తాయి కదండి సైకిల్ కి సాంగ్సు అవునండి వేరే మోడల్స్ వేరే మోడల్ సైకిల్ కు అయినా వస్తాయండి అలాగా చేసుకోండి ఆహ ఆయ్ ఫిక్స్డ్ ఆ అండి పది వేలు తగ్గవా అండి ఇంకా ఇంకా అంటే తగ్గే రేటు ఏమన్నా చూడండి ఇంకేమైనా ఉన్నాయేమో తగ్గిచ్చండి తగ్గిచ్చండి సరే అయితే మే రేపు వస్తానండి అయితేని సరే అండి రేపు పొద్దున్న వస్తాను ఏ టైం లో రావచ్చండి మీ మేనేజర్ గారు ఎప్పుడుంటారు అండి మార్నింగ్ ఆ అలాగేనండి అలాగే అలాగండి రేపు వస్తామండి ఓకే అండి సరేనండి థ్యాంక్యూ